గ్రామీణ ప్రాంతంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచించవు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు స్పందించరు గ్రామీణ ప్రాంతాలలో ఎవరు పిల్లల్ని అంత ఎక్కువగా స్కూళ్ళకు పంపించి చదివించాలి అని అనుకోరు దానికి కారణం వారికి సరైన రోడ్లు ఉండవు సదుపాయం ఉండదు అంత దూరం వారు స్కూల్కి వెళ్ళి ఎలా తిరిగి వస్తారు సదుపాయాలు లేకుండా ఎలా తిరిగి వస్తారు ఇంటికి వచ్చేంతవరకు వారికి బెంగగా ఉంటుంది కనుక అలా వారు ఆ బెంగని ఎందుకు పెంచుకోవడం అని వాళ్ళని స్కూళ్ళకి పంపించడం మానేస్తారు గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కడెక్కడో సిటీలలో మంచి స్కూళ్ళు పెడుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో మంచి స్కూళ్ళు ఉపాధ్యాయులు బోధించే విధంగా ఉంటే వారు ఎందుకు ఇతర దేశాలకు లేదా ఊళ్ళకు వెళ్ళి చదువుకోవాలి అని ఆసక్తి చూపుతారు గ్రామీణ ప్రజలు అందుకు తమ పిల్లలను స్కూళ్ళకు పంపించాలని అనుకోరు